హలో మయూరు రెస్టారెంటా అండి నమస్తే సార్ మేము నిన్న ఆర్డర్ పెట్టామండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ గోంగూర మటన్ ప్రాన్స్ తర్వాత వచ్చి మటన్ ఫ్రై ఈ పెట్టుకున్నాము నిన్న డెలివరీ డెలివరీ బాయ్ తెచ్చిచ్చాడు మేము ఓపెన్ చేసి తిన్నాము చాలా అంటే రుచి చాలా బాగుండిందండి అది మీరు ప్యాక్ చేసిన విధానం కానీ చాలా నీట్నెస్గా చాలా చాలా బాగుండింది ఇంకెప్పుడైనా కూడా మీ దగ్గరే మేము మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటున్నాము ఇంక మా బంధువులకు కూడా మీ రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడే తీసుకోండి అని చెప్పాలని మేము అనుకుంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి